వైయస్ రాజశేఖర్ గారు ఆ సమయంలో ఎంతగానో ఆ ప్రజలకు సేవలు అందించారు ఎందుకంటే ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది అయ్యేది హాస్పిటల్కి వెళ్ళేలోపే చాలా ప్రాణాలు పోయేవి కానీ ఆ సమయంలో వైయస్ రాజశేఖర్ గారు వచ్చి వన్ జీరో ఎయిట్ని ప్రారంభించారు దాని ద్వారా మనకి ఆపదలు లేకపోతే ఆసుపత్రులకి వెళ్ళలేని సమయంలో అవి మనం ఫోన్ చెయ్యగానే మన ఇంటికి వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్చేవి అది చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే ఆ సమయంలో బియ్యం కూడా కొనుక్కోలేని పేదవాళ్ళు ఉన్నప్పుడు ఆయన రూపాయికే బియ్యాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందికి తిండికి ఇబ్బందిపడే వాళ్ళకి ఆయన ఎంతగానో సహాయం చేసారు అలాగే ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ పెట్టి వైద్యం అందకుండా ఎంతో మంది చనిపోతూ ఉంటే వాళ్ళ కోసం ఎంతగానో ఆ ప్రభుత్వం నుంచి డబ్బును తెప్పించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంతింత అని ఆరోగ్యశ్రీ వాళ్ళకు ఇచ్చి ఉచిత వైద్యాన్ని ఎంతో ఖరీదైన వైద్యాన్ని వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు మెరుగు పరుచుకుంటాయి ఆయన ఉన్నంతకాలం పదవిలో ఉన్నంత కాలం ఎంతగానో సేవ చేసి తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు అయిన పొందుకున్నారు